చెప్పు వింటున్నా వస్తాను ఎక్కడికి వెళ్దాం ఏమేం ప్లాన్ చేసుకుందాము మరి ఆ టెంపుల్స్ అయినా వెళ్దామా టెంపుల్స్కి అయితే వెళ్దాము బట్ హలో వినపడటం లేదా ఆ అదే టెంపుల్స్కి వెళ్దాము మళ్ళీ వీలు అయితే టైం చూసుకుని ఇంక ఏమైనా ఉంటే బీచ్కి కూడా అలానే వెళ్ళి వద్దాము అంటున్నా ఆ వెళ్దాం పర్లేదు వన్ వీకైనా పర్లేదు టూ వీక్స్ అయినా వెళ్దాం వెళ్దాము కొంచెం రెండు మూడు టూర్స్ ప్లాన్ చేసుకుందాము అటు మనకి ఇక్కడ దగ్గర దగ్గరలో నియరెస్ట్ మనం చుడనివి ఏమైనా ఉంటే ఫస్ట్ అక్కడికి వెళ్దాము చూసిన వాటికి వెళ్ళినా కూడా అంత మనకి కూడా చూసినట్టే ఉంటుంది కదా చూడని ప్లేసెస్ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయామనుకో కొంచెం మనకు కూడా కొంచెం మైండ్ అనేది అక్కడికి ఎప్పుడు చూడలేదు కాబట్టి బాగా అనిపిస్తుంది అక్కడ ఆ అదే ఒక వన్ వీక్ అటు దేవుడి దర్శనాలకి వెళదాము ఎలాగో ఎక్కడికి వెళ్ళినా కూడా టూ త్రీ డేసు పడుతుంది దర్శనము అయి రిటర్న్ అవ్వడానికి ఒక టూ త్రీ ప్లేసెస్కి అక్కడ నియరెస్ట్ ఏమేమి ఉన్నాయో చూసుకుని అట్నుంచి బీచ్కి వెళ్ళొచ్చు

ఆ ఓకే ఎక్కడికి వెళ్దాం మరి అది ఆ అటు సైడ్ వెళ్దామంటావా ఓకే పర్లేదలే మరి అటు అయితే అలా ఎంకాదు వెళ్దాంలే అండి ఆ ఓకే సరే బాయ్